హలో చెప్పండి చేసానండి ఉందండి చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ దాంట్లో ఏమేమున్నాయి నాకు భరతనాట్యం జాయిన్ అవ్వాలని ఉంది అలా అయితే నేను సిక్స్ మంత్స్ది తీసుకుంటాను ఆఫ్లైన్ ఎంత ఆన్లైన్ ఎంత అలా అయితే నేను ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను సరే పరవాలేదు

సరే అండి ఓకే అండి చెక్ చేసుకుని చెప్తాను నేను సరే అండి యా వెల్కమ్